హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ట్రావెల్సా మేము మేము విజయవాడ టు శ్రీకాకుళం టు వైజాగ్ ట్రావెల్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నాం అండీ ఆ అవును కార్ కావాలండీ ఒక ఫైవ్ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఉంటాం అవును మ్యామ్

అంటే మీరు ఎగ్జాక్ట్లీ టైంకి ఉంటారా ఆ కొంచెం అర్జెంట్ అయితే అవైలబుల్ ఉంటయా అర్జెంట్గా ఆ ఒక టూ త్రీ ఆర్స్ తర్వాత ఆ అవును మ్యామ్ కొంచం

అంటే ఏం డిస్కౌంట్ లేదా అండీ ఆ అప్ అండ్ డౌన్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవడమే ఆ అవును

ఆ ఓకే వెయిటింగ్కి కూడా మళ్ళీకా ప్రైజెస్ వేస్తారా ఆ ఓకే ఇంతకు ముందు మరి టెన్ అన్నారు కదా

ఆ ఓకే ఓకే ఆ ఓకే ఓకే ఆ ఓకే అండీ

ఆ ఓకే ఆ అవును ఆ ఓకే అండీ ఆ ఓకే అండీ